నాకు చిన్నప్పటినుంచే కథలు సంఘటనలు ప్రయోగాలు అన్ని వాటిపై బాగా ఆసక్తి ఉండేది ప్రతిరోజు రాత్రి నాన్నగారు కథలు చెపుతూ ఉండేవారు అందులో చాలా వరకు సైన్స్ పరిశోధనలు ప్రపంచాన్ని మార్చిన వ్యక్తుల గురించి ఉండేది అలాంటి కథలు విని నాకు ఒక ఊహ శక్తి పెరిగింది నేను కూడా భవిష్యత్తులో ఏదైనా కొత్తగా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్ లైబ్రరీలో ఆవిష్కర్తలు ప్రపంచాన్ని ఎలా మార్చారు అనే ఒక పుస్తకం చదివాను అందులో థామస్ ఎడిసన్ అలగ్జాండర్ గ్రహంబెల్ మరియు సీవీ రామన్ వంటి శాస్త్రవేత్తలు గురించి వివరంగా ఉండేది వాళ్ళు ఎదుర్కున్న కష్టాలు ఓర్పు ప్రయత్నాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి ఇంకొక సంఘటన నాకు మర్చిపోలేనిది తొమ్మిదవ తరగతిలో ఒకసారి మా భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు ఒక చిన్న ప్రయోగం చేసి చూపారు నీటిలో రెండు ఎలక్ట్రోడ్లు ఉంచి విద్యుత్ ప్రహం ప్రవాహం వదిలి వదిలితే ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వేరవుతాయని చెప్పారు అది చూసి నిజంగా ఆశ్చర్యం కలిగింది ఒక సాధారణ వస్తువులో కూడా ఇంత అద్భుత శాస్త్రం దాగి ఉంటుందా అన్న భావన కలిగింది ఆ క్షణం నుంచే నాకు శాస్త్ర విజ్ఞానం పట్ల మరింత ఎక్కువ మక్కువ పెరిగింది ఇంకా నేను చూసిన కొన్ని డాక్యుమెంటరీలు ముఖ్యంగా నేషనల్ జియోగ్రఫిక్ డిస్కవరీ ఛానల్స్లో వచ్చినవి వాతావరణ మార్పులు పర్యావరణ సమస్యలు వాటికి శాస్త్రవేత్తలు ఎలా పరిష్కారాలు కనుగొంటున్నారో చూపించినివి అవి కూడా నా అభిరుచిని మరింత బలపరచాయి నా కుటుంబం వ్యవసాయ నేపద్యానికి చెందినది చిన్నగా ఉన్నప్పుడు నేను తండ్రి గారితో పొలాల్లో పనిచశాను అక్కడ నెమ్మదిగా నేనోక విషయం గమనించాను చాలా సమస్యలు శాస్త్రీయ పరిష్కారాల ద్వారానే పరిష్కరించవచ్చు ఇది కూడా నాకు ఒక బలమైన మోటివేషన్ అయ్యింది నేను ఒక శాస్త్రవేత్త లేదా ఇంజనీర్గా మారి రైతుల కోసం ఏదైనా చేయాలని ఇలా ఎన్నో సంఘటనలు కథలు వీడియోలు ఉపాధ్యాయుల ప్రేరణ వ్యక్తిగత అనుభవాలు ఇవన్నీ కలిసి నాకు ఈ రంగంలో నన్ను నడిపించాయి కేవలం చదువుకోవడం మాత్రమే కాదు నేను రేపటి తరాలకు ఉపయోగపడే దారిలో ఏదైనా క్రియాత్మకంగా చేయాలనే ఆశయంతో ఈ రంగాన్ని ఎంచుకున్నాను ఇది ఒక నడిపే బీజం మాత్రమే నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది కానీ దాని వెనుక ఉన్న కారణాలు మాత్రం నన్ను జీవితాంతం ప్రేరేపిస్తూ ఉంటాయి